హలో నమస్తే సార్

సరే సార్

సరే సార్

సరే సార్ అనకాపల్లిలో బెల్లం తయారి ప్రసిద్ధమైనది కాబట్టి మనం రైతులని ప్రోత్సహిద్దాం సార్ సరే సార్ అవును సార్ ప్ర మనం రైతులకి సహాయం చేయాలి కాబట్టి మనం వాళ్ళకి తప్పకుండా సహాయం చేద్దాం సార్ సబ్సిడీలో కూడా ఇస్తాం అని చెప్తాం సార్

సరే సార్ సరే సార్ మీరు రైతుల పట్ల ఇంత శ్రద్ద తీసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు చేద్దాం సార్ థ్యాంక్ యూ సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్